హలో హలో మేడమ్ హాయ్ మేడమ్ గుడ్ మార్నింగ్ మేము ఇది టాటా కార్ షోరూమ్స్ నుండి మాట్లాడుతున్నము సో మీరు మొన్న టాటా మీరు మా యాప్లో మా మీకు కార్ ఇంట్రస్ట్ ఉందని అది మీ డీటైల్స్ పెట్టారు కదా సో మీరు కారు తీసుకోవాలి అనుకుంటున్నారా మేడమ్ సో ఓకే మేడమ్ దాని కోసం కాల్ కాల్ చేశాం ఎందుకంటే మీ డీటైల్స్ మా టీమ్కి ఫార్వర్డ్ అయినాయి సో మా దగ్గర చాలా వరకు కార్సు ఉంటాయి మేడమ్ సో కార్స్ చెప్తాను వన్ మినిట్ లైన్లో ఉండండి సో మాదగ్గర కార్స్ వచ్చి ఫోర్డు హోండా ఇంకోటి ఏమో ఫెరారీ జీపు కియా ఈ ఫైవ్ కార్స్ వరకు ఉన్నాయి మేడమ్ ఏ కార్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీరు డబ్ల్యూఆ ఆడీ అంటే స్టార్టింగ్ వచ్చి మేడమ్ ఫైవ్ ల్యాక్స్ నుండి అప్టూ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉంటాయి మేడమ్ కార్స్ వచ్చి చెప్తాను చెప్తాను మీకు మీడియం రేంజ్లో అంటే మారుతీ సుజుకీ కార్స్ బాగుంటాయి మేడమ్ ఇది ఇది వచ్చి మీకు ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తాయి అప్టు ఇంక మీరు ఈఎంఐ పెట్టుకున్నా కానీ మీకు టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈఎంఐ ఉంటాయి సో మీరు ఫార్టీ మంత్స్ అండ్ ఫార్టీ మంత్స్ అయిన పెట్టుకోవచ్చు మేడమ్ ఈఎంఐ ఎస్ మేడమ్ లాంగ్ ప్రాసెస్ తీసుకుంటే మీరు ఇప్పుడు ఒక ఫార్టీ మంత్స్ పెట్టుకున్నారు అనుకో మీకు టెన్ పాయింట్ ఫైవ్ ఇంట్రస్ట్ వస్తుంది కదా మేము దానికి కొంచెం ఇంట్రస్ట్ తగ్గించి సెవెన్ పాయింట్ ఫైవ్కి అలా ఇస్తాం మేడమ్ ఎందుకంటే మీరు మా బెస్ట్ కస్టమర్ కదా ఇంతకుముందు మీరు మా దాంట్లో సేల్ కూడా చేశారు లైక్ హోండా మా మా స్టోర్ కూడా విసిట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మా స్టోర్లో ఆఫర్ నడుస్తుంది సో దానికోసం నేను మీకు ఈ ఈఎంఐ అనేది లో కాస్ట్ సెవన్ పర్సెంట్ చేశాను సెవన్ పర్సెంట్ చేసిన పర్ కార్ వచ్చి మీకు ఈఎంఐ కట్టే టైంలో లాస్ట్ ఇప్పుడు మీకు ఈఎంఐ మామూలుగా ఇది కార్ వచ్చి ఒక ఫైవ్ ల్యాక్స్ కదా ఈఎంఐలో ఒక సెవన్ ల్యాక్స్ వరకు పోతుంది మీకు సెవన్ కానీ సిక్స్ కానీ సో మీకు ఒక ఫిఫ్టీ థౌసండ్ అలా అలా డిస్కౌంట్ ఇస్తాం మేడమ్ మీరు కార్ తీసుకుంటే ఒకవేళ ఓకే మేడమ్ ఇంట్రస్ట్ ఉందా మీకు ఓకే మ్యామ్ మీ డీటైల్స్ అయితే ఫార్వర్డ్ అయినాయి కదా మా దగ్గర ఇదే వాట్సప్ నెంబర్ మేడమ్ మీది ఓకే మేడమ్ నేను కార్ ఫోటోస్ పెడతాను మీకు కొన్ని డీటైల్స్ పెడతాము మీరు చూసి కాల్ బ్యాక్ చేయండి ఓకే అప్పుడు ఏమన్నా డిస్కౌంట్ ఉంటే మాట్లాడుదాం ఓకే ఓకే మ్యామ్ టాటా మోటార్స్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు ఓకే మ్యామ్